చెప్పండి ఎవరండి చెప్పండి మేడం

ఓకే లేదండి ఇప్పడికే పాప సరిగ్గా చదవట్లేదు ఎన్ని రోజులు కావాలి మీకు లీవ్ మీకు ఎన్ని రోజులు కావాలండి లీవ్ అబ్బో చాలా రోజులు కదండి ఏదో వన్ టూ త్రీ డేస్ అంటే ఇస్తాం కానీ అన్ని రోజులుకంటే మేము ఇవ్వలేంమండి

ఓకే అండి మరి మీ బా మీ పాప చదువు విషయం మరీ ఏం చేయమంటారు మరి ఎగ్జామ్స్ ఉన్నాయి మీరేమో హాలిడేస్ హాలిడేస్ అని పోయినసారి కూడా సెలవులు పెట్టారు ఇన్ని లీవ్స్ అంటే మేము ఇవ్వలేమండి ఈ ఒక్కసారికంటే మీరు అంత లాంగ్ లీవ్ తీసుకోకుండా కొద్దిగా త్వరలో ముగించుకుని పిల్లని పంపించుకునేలాగా చూసుకోండి స్కూల్కి ఎందుకంటే ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నేనైతే అసలు లీవ్ ఇవ్వను కానీ మీరు ఇంత ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి ట్రై చేస్తాను ఏంటంటే మీరు కావాలంటే బాబుతో లెటర్ రాయించి పంపించండి మేము మీరు బాబుని తెచ్చినప్పుడు కూడా ఒకసారి మీరు స్కూల్కి రావాల్సి వస్తుందండి ఓకే